అవును కోనసీమ జిల్లాలలో ప్రజలందరూ కలిసి జరుపుకునే చాలా మతమ ప మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే సంక్రాంతి ఇది తెలుగు పండుగలలో అతి పెద్దది ఈ పండుగను మూడురోజులు జరుపుకుంటారు ఈ పండుగల ఈ పండుగలో భాగంగా గొబ్బెమ్మలు కట్టడం గం పతంగులు ఎగురవేయడం పిండివంటలు చేయడం వంటివి జరుగుతాయి ఉగాది పండుగ ఏంటంటే ఇది తెలుగు నూతన సంవత్సరం ఈ రోజున పంచాంగ శ్రవణం చింతపండు ఉగాది పచ్చడి తినడం ముఖ్యం దసరా పండుగ ఈ పండుగను తొమ్మిదిరోజులు జరుపుకుంటారు ఈ పండుగలో భాగంగా దుర్గాదేవిని కొలుస్తారు దీపావళిపండుగ ఈ పండుగను ఆరురోజులు జరుపుకుంటారు ఈ పండుగ ఈ పండుగలో భాగంగా దీపాలు వెలిగించడం పటాకులు కాల్చడం వంటివి జరుగుతాయి కృష్ణాష్టమి పండుగ ఇది కృష్ణుడి జన్మదినం ఈ రోజున దేవాలయాలలో ఉయ్యాల సేవలు నిర్వహిస్తారు శివరాత్రి పండుగ ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున రాత్రంతా ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు వినాయకచవితి ఇది వినాయకుడి జన్మదినం ఈ పండుగన ఈ పండుగ రోజు గణేష్ మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడిని కొలి కొలుస్తారు శ్రావణమాసం ఈ మాసంలో ప్రతీ సోమవారం శివుడిని పూజిస్తారు కార్తీకమాసం ఈ మాసంలో ప్రతీ సోమవారం ఆ విష్ణువును పూజిస్తారు మహాశివరాత్రి ఈరోజున శివుడిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఈ కార్య ఈ కార్యక్రమాలను అందరూ కలిసి జరుపుకోవడం వలన మన సామజిక సామ సామరస్యాన్ని పెంచుకోవాలి